నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము కానీ నేనెక్కడా డ్యాన్స్ నేర్చుకోలేదు కానీ నాకు ఎలాంటి టైప్ ఆఫ్ డ్యాన్సెస్ అంటేటే లైక్ సింపుల్ మూమెంట్స్ ఇలా సింపుల్ డ్యాన్సు లేదా కొంచెం మాస్ అనేది కొద్దిగా తక్కువ సింపుల్ మూమెంటు డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టము అంటే ఒక దాంట్లో ఒక ఫిట్నెస్ ఉండాలి బాగుంటుంది సాంగ్ కూడా డ్యాన్స్ అలా చేస్తే నాకలాంటి సాంగ్స్కి డ్యాన్స్ ఎంచుకోవడమంటే చాలా ఇష్టం